మీది బట్టల కొట్టేనండి మరి మాకు బట్టలు కావాలండీ ఎక్కడ బాగుంటయీ మీ షాప్లో ఉన్నయ్యా అన్నీ ఐటంసు మాకు దుప్పట్ల కాడ నుంచి పెళ్ళి బట్టలు కావలండి

ఓకేనండి మరి పట్టు చీరలు కూడా ఉన్నాయా అండి మీకు తెలిసిన వాళ్ళ షాప్లు గాను ఓకేనండి మరి జీన్స్ పాంట్సు టీ షర్ట్సు అయి కూడా ఉన్నాయండి మగ వాళ్ళ ఐటంస్ పెళ్ళిళ్ళకి పనికి వచ్చే పెళ్ళి కొడుక్కి పనికి వచ్చే వైట్ పంచలు కాని ఈ అవి కూడా ఉన్నాయండి పట్టు పంచలు అవి

ఓకే ఇప్పుడు పైతాని సారీస్ అని వస్తున్నాయి కదండీ అవి ఉన్నాయండి పైతాని సారీస్ అండి

ఓకే అండి కాస్ట్ ఎంతండి

ఓకే మరి మనకి మనకి ఏదన్నా తీసుకెళ్ళాక కొంచెం తేడాలు వస్తే రీప్లేస్మెంట్ ఉంటదండీ

ఓకే మాకు మీ షాప్ అడ్రసు పెట్టండి మేము నాలుగు రోజుల్లో వస్తాము వచ్చే ముందు పెళ్ళి బట్టలు అన్నీ తీసుకోవాలండీ అలాగే మనకి కర్టెన్సు ఓకేనండి ఓకే మాకైతే కొంచెం రేట్ చూసుకుని ఇవ్వండి మేము మళ్ళీ మళ్ళీ రావాలి

సరేనండి